మా ఇంట్లో నాకు కాకుండా మా తాతకి మొక్కలు పెంచడమంటే చాలా ఇష్టం తోటపని మంచిగా ఇష్టంగా చేస్తూ ఉంటాడు ఆయనకి పూల మొక్కలు మరియు కూరగాయలు ఇలా చెట్లను మంచిగా పెంచడమంటే ఇష్టం రోజూ వాటికి మంచిగా నీళ్ళు పోసి శుభ్రంగా పెంచుతూ ఉంటాడు వాటికి ఏమైనా పాడైపోయిన ఆకులు ఉంటే వాటిని తెంపివేసి వాటిని మంచిగా సురక్షితంగా పెంచుతూ ఉంటాడు రోజూ వాటిని చెట్లకి నీళ్ళు పోస్తాడు చెట్టు చుట్టూరా అంటే గడ్డి లేకుండా మంచిగా చూసుకుంటాడు చెట్లను చూసుకోవడం అంటే ఆయనకి తోటపని అంటే చాలా ఇష్టం